హలో చెప్పండి అవునండి చెప్పండి ఏం కావాలి

మేం చేస్తాం మేడం మనిషి మనిషికి ఐదు వేలు లెక్కన పడుతుంది మొత్తం యాభై వేలు పడుతుంది ఇక్కడ ఆంధ్రాలో ఉండే తిరుపతిలో తిరుపతి కాణిపాకం కాళహస్తి ఇవన్నీ తిప్పి చూపిస్తాము మనిషికి ఐదు వేలు లెక్కన పదిమందికి యాభై వేలు పడుతుంది మేడం మా దగ్గర డ్రైవర్ కూడా డ్రైవర్ వ్యాక్సినేషన్ వేసుకున్నారు అట్లా అతనికి కూడా ఎలాంటి ఇది లేదు బండి వెహికల్ అంతా బాగుంది మీకు అన్ని ఫెసిలిటీస్ చూపిస్తాము అన్ని గుళ్ళు అన్ని గుడి గోపురాలు ఇట్లాంటివి టూరిజం ప్లేస్లు ఏమేమి ఉందో అవన్నీ తిప్పి చుపిస్తాము పదిహేను మందా ఖచ్చితంగా సగం ఎమౌంట్ కడితేనే అడ్వాన్స్ బుక్ మిమ్మల్ని బుక్ చేసుకోవడానికి మళ్ళీ సరేలే ఒక ఐదు వేలు తగ్గించుకుందాం అంతకుమించి అయితే మాకు కుదరదు ఫుడ్ అలవెన్సెస్ అవన్నీ మేమే చూస్తాము మీకు ఎక్కడ ఏం గుడి కావాలన్నా చూపిస్తాము చుట్టుపక్కల కాళహస్తి గుడి కాణిపాకం గుడి అవన్నీ చూపిస్తాము చూపిస్తాము అన్ని మీకు చూపిస్తాము అటువంటిది అంత ఏం లేదు కండిషన్ బ బండి కండిషన్ అంతా బాగుంటుంది మీరు కావాలనుకున్న గుడిలన్నీ చూపి చూపిస్తాము అంతకుమించి పై డబ్బులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కచ్ కానీ అడ్వాన్స్ ఇరవై వేలు అట్లా పే చేస్తేనే మీకు బుక్ చేస్తాం బండి ఓకే